సార్ నమస్కారం అండి నా పేరు కారుమంచి ఇమ్మానుయల్ బాబు నేను పేరళ చీరాలలోని పేరళ జాన్పేటలో ఉంటానండి నాకు ఈ మధ్య నేను ఆధార్ కార్డు నవీకరించుకోవటానికి ఒక ఫామ్ ఇచ్చి ఉన్నాను సమర్పించి ఉన్నాను అయితే దాని స్థితి ఇంకా తెలియలేదండి అయితే నేను అడ్రస్ మార్చుకోవటం కోసం నేను అయితే పేరాలలోని గోలివారి వీధిలో ఉంటున్నాను దాని అడ్రస్సు మార్చుకోవటం కోసం నేనైతే ఇచ్చి ఉన్నాను అప్లికేషన్ కానీ దాని యొక్క స్థితి నాకి ఇంతవరకి తెలీదు దానివల్ల నాకు ఇంకా కొన్ని అంటే సమస్యలు ఎదురువుతున్నవి అది నవీకరించుకొనకపోనట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటం వల్ల నేను అప్లికేషన్ ఇచ్ఛి ఉన్నాను దాని యొక్క స్థితిని ఒకసారి నాకు తెలియజేయండి